మా గుంటూరు జిల్లాలో అయితే పర్యాటకులకు టూరిస్ట్ గైడ్లను అందించే వాళ్ళు కూడా ఉంటారు అండి ఇక్కడ సాయి ఏజెన్సీస్ అని ఉంటాయి అనమాట వారు టూరిస్ట్ గైడ్లగా కొంతమందిని అపాయింట్ చేసుకున్నారు అనమాట అండి వాళ్ళందరూ కూడా ఇంగ్లీషు హిందీ తమిళం కూడా మాట్లాడుతారు అండి ఒక్కొక్కసారి తెలుగు అయితే ఇంకా కంపల్సరీ అందరూ మాట్లాడుతారు ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడుతారు అండి ఎందుకంటే ఎవరైనా సరే ఇంగ్లీషులో చెప్తే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు అనమాట వాళ్ళు మనం సాయి సాయి టూరిస్ట్ గైడ్ ఎక్కడ ఉంటారు అని అడిగితే అక్కడ మనకి ఎవ్వరైనా చెప్తారు అనమాటండి అలాగే వాళ్ళు ప్రతి ప్లేస్కి తీసుకెళ్లి ప్రతి దాని గురించి మనకి వివరిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ పర్యాటకులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ అమరావతి స్థూపం ఇంకా మంగళగిరి పానకాల స్వామి దేవాలయం ఇంకా ఇక్కడ నలభై జాతులు పక్షులు ఉంటాయి అండి అది చేబ్రోలులో ఉంటుంది అనమాట అది చూస్తారు ఇంకా ఎన్టిఆర్ మానససరోవరం కూడా చూస్తారు ఎత్తిపోతల జలపాతం కూడా చూస్తారు అనమాట అమరావతి స్థూపం కూడా చాలా బాగుంటుంది అండి